మా కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగా లేనప్పుడు మేము చేసుకునే కొన్ని వంటకాలు ఏంటి అంటే ఇప్పుడు ఒంట్లో బాగా అంటే ఇప్పుడు చాలా విధాలుగా ఉంటాయి అంటే కొందరికి జ్వరం వస్తది కొందరికి తలకాయ నొప్పి వస్తది కొందరికి పని చేసి చేసి కాలు నొప్పులు అవి ఇవి అవన్నీ వస్తుంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంటాయి అట్లా వచ్చినప్పుడు ఏం చేసుకుంటామంటే జ్వరం వచ్చినప్పుడు అయితే మనకి జ్వరం ఎందుకు వస్తుంది మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయినప్పుడే మనకు జ్వరం వస్తాయి కదా నార్మల్గా అయితే మనము మనం చూసుకున్నట్టు అయితే జ్వరం అనేది ఇమ్యూనిటీ శక్తి అనేది లేనప్పుడే మనకి జ్వరం అనేది వతది మనకి ఇమ్యూనిటీ మళ్ల పెంచుకోవడానికి మనమైతే ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి కారం ఉల్లిపాయ కారం ఎక్కువ తింటూ ఉంటాం మేము అయితే మా ఇంట్లో వాళ్ళ కల్యామాకు ఉంటుంది కల్యామాకు కూడా ఎక్కువ తింటాం మళ్ల కంట్లకి కూడా చాలా మంచిది ఇంకా ఒంట్లో కడుపునొప్పి అలా వచ్చినప్పుడు అయితే ఉమాత్రం ఎల్లిపాయతోనే తింటాం మ్యాక్సీ ఎక్కువగా ఇంకా జ్వరం వచ్చినప్పుడు అవి ఇవి కూరగాయలు సంబంధించిన కర్రీలు అవి ఇవి చేసుకుంటాం పచ్చ కూరలు గాని పాలకూర గాని ఇంకా పప్పు కూడా ఎక్కువగా చేసుకుంటాం జ్వరం వచ్చినప్పుడు ఎందుకంటే పప్పు తింటే మనకి కొంచెం ప్రోటీన్స్ అనేది కొంచెం ఎక్కువగా వస్తాయి ఇంకా విటమిన్ సంబంధించి పచ్చ కూరగాయలు కూడా క్యారెట్లో బీట్రూట్లో ఎక్కువగా తింటూ ఉంటాం ఇంకా మెయిన్గా ఇంకా ఎక్కువైతే దోసకాయ కూడా తింటాం ఎక్కువగా ఇవన్నీ కూడా మన బాడీకి మన శరీరానికి ఎంతో ఇమ్యూనిటీ పంచడానికి చాలా తోడ్పడతాయి ఇవన్నీ ఇవన్నీ తింటాము మేము ఎప్పుడైనా గానీ ఏమన్నా జబ్బు లేషినప్పుడు జలుబు జలుబు లేషినప్పుడు ఇవన్నీ కూడా తింటూ ఉంటాం మేము అయితే పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు కూడా అవే తింటారు మనకన్నా వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువనే ఉంటది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ తినాలని అంటే చికెన్ సంబంధించిన సూప్స్ కూడా చేసుకుంటాము అప్పుడప్పుడు అంటే చికెన్ ముక్కలు కాకుండా చికెన్ సూప్ సూప్తోనే సూప్ల మళ్ల ఉల్లిపాయలు అవి వేసుకొని తింటూ ఉంటాము కర్రీలల ఇక అప్పుడప్పుడు నీళ్లలా పసుపు ఉప్పు వేసుకొని తాగితే కొంచెం తృప్తిగా ఉంటుంది మనకి కూడా అప్పుడప్పుడు పచ్చి ఉల్లిపాయలు కూడా పచ్చి ఉల్లిపాయలు తింటాము అప్పుడప్పుడు అప్పుడు కూడా ఎంతో ఇమ్యూనిటీని పెంచుతాయి మనకి బాడీకి అంటే పచ్చివే తింటాము కదా మనం డైరెక్ట్ ఏం ఏంఅందులోకెళ్లి ఏం వెళ్ళిపోకుండా డైరెక్టు మనకి బాడీకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు మనం ఉడకపెట్టినం అనుకో వాటిని ఉడకబెట్టి వేస్తేనేమో మొత్తం అని వెళ్ళిపోతాయి కదా అందులో నుంచి వాటికి ఉన్న శక్తి మొత్తం పోతాయి కదా అదే పచ్చిగా తింటేనేమో మనకి మంచిగా డైరెక్టర్ అన్నీ వచ్చేస్తాయి ఏం కాదు దాని యొక్క ఇమ్యూనిటీ మొత్తం వచ్చి ఉంటే ఇగ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఎక్కువ వస్తాయి కదా ఇంకా నార్మల్గా ఉడకబెట్టిన దానికన్నా కూడా ఇంకా పప్పు కూరలు బాగా తింటాము ఇగ మళ్ల ఇక పచ్చి అంటే ఎల్లిపాయలు అవి ఇవి ఇగ ఎక్కువగా అంటే ఇంకా ఎవరింట్లోనైనా అట్లే ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా వంటకాలలో ఉప్పు తక్కువ వేస్తాము ఉప్పు అసలు తినదు కదా ఉప్పు తింటే మళ్ల బీపీ పెరుగుతుంది ఏదో ఒకటి మళ్ల వస్తాయి కూర ఎక్కువ తినడం మళ్ల ఇక బీట్ రూట్స్ క్యారెట్స్ ఇవే ఎక్కువగా తింటూ ఉంటాము పచ్చి కూరగాయలు పాలకూర పప్పు అట్లా వేసుకుంటూ ఉంటాము అంతే